నేను నా మొబైల్ని కొత్తగా కొనుక్కున్నాను దాని నుండి నాకు చాలా మంచి ఎక్స్పీరియన్సే వచ్చింది దాని నుండి నేను నా పనులన్నీ చాలా సులభంగా చేసుకుంటున్నాను కొత్తది అవడం వలనో మరియు ఆ మొబైలే మంచిదో నాకు తెలీదు కానీ ఆ ఫోన్ అయితే నాకు చాలా ఉపయోగపడుతుంది నా అన్ని పనులు ఇంతకుముందు చేసుకోవాల్సిన దానికంటే తొందరగా అయిపోతున్నాయి